నేను ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకు అనంటే ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాను అంటే అప్పుడు మా నాన్న గారు చనిపోయారు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది ఎందుకు అంటే ముందు మా నాన్న వాళ్ళే పోషించేవాళ్ళు ఇంట్లో అందరిని ఇప్పుడు ఎవరు లేరు అమ్మ అమ్మకి కాళ్ళు చేతులు పడిపోయాయి అందుకే ఈప్ ఆ నిర్ణయం నేనే తీస్కున్నాను ఇంట్లో వాళ్ళని నేనే చూసుకోవాలి చెల్లి పెళ్ళి నేనే చేయాలి తర్వాత నా పెళ్ళి చేసుకోవాలి చాలా అంటే నేనిప్పుడు పని చేయాలి ఏం పని చేయాలి అంటే నాకు ఏ వర్క్ రాదు నాకు అప్పుడు సం వయసు పంతొమ్మిది సంవత్సరాలు ఆ వయసులో నేనేం చేయలేను ఏ వర్క్ చేయలేను ఆ టైంలో నేను హాస్పిటల్ వర్క్ నేర్చుకున్నాను హస్పటల్లో నాకు చాలా మంచిగా వచ్చింది వర్క్ నాకు అప్పుడు ఐదు వేలు ఇచ్చేవాళ్ళు ఐదు వేలలో ఇంట్లో ఏం సరిపోయేది కాదు ఆ నిర్ణయం నేను చాలా కఠినంగా తీసుకున్నా ఎందుకు తీసుకున్నాను అంటే ఇంట్లో వాళ్ళ చెల్లి పెళ్ళి చేయాలి ఇంట్లో అమ్మకు మందులు తీసుకురావాలి ఆ మందులు తీస్కరావాలి మళ్ళీ నేనే చూసుకోవాలి నా గురించి నేను చూసుకోవాలి నా పెళ్ళి ఆలోచించుకోవాలి చెల్లి పెళ్ళి నేనే చేయాలి అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను ఇంట్లో నాన్న కూడా లేడు అమ్మ నేను చెల్లి ముగ్గురుమే ఉంటాం నేను జాబ్ చేస్తు చెల్లిని చదివిస్తు అమ్మకి మందులు తీసుకొస్తు ఇలానే నేను డే ఇలానే రోజు చేస్తున్నాను ఒకరోజు ఏమైందంటే చెల్లికి చాలా ఫీవర్ వచ్చింది అప్పుడు నేను చూసుకోలేను నాకు హాస్పిటల్లో జీతం కూడా ఇంకా ఇవ్వలేదు ఆ జీతం ఇవ్వలేదని నేను చాలా ఇబ్బంది పడ్డాను అప్పుడే నేను నాకు ఒక ఐడియా వచ్చింది ఏం ఏమిటంటే అది నేను చిట్టీలు వేసుకోవాలి అయితే నాకు పైసలు మిగులుతాయి ఎలా మిగులుతాయి అని అంటే ఒక చిట్టి వేసినప్పుడు నాకు జీతం రాగానే అందులోకి ఇచ్చేయాలి అందులో ఇచ్చినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించి అప్పుడు ఇచ్చి చిట్టిలో ఇచ్చి ఆ పైసలు నేను తీసుకొచ్చి చెల్లికి మందులకి వాడుకున్నాను అప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది చెళ్ళివాడుకున్న చెల్లెకి తర్వాత స్కూల్లో జాయిన్ చేసి చెల్లిని బాగా చదివిచ్చాలి అమ్మ కూడా మంచిగా అయింది అమ్మ కూడా చిన్న చిన్నగా చిన్న పనులు చేసిద్ధి అప్పుడు ఇంట్లో అమ్మ సామాన్లు అవి తీసుకొచ్చేది నేను చెల్లి పెళ్ళికి డబ్బులు జమ చేసేదాన్ని అట్లా జమచేసినప్పుడు చాల నాకు మంచిగా అనిపించి నేను నిర్ణయం తీసుకోడం చాలా మంచిదైంది ఇంట్లో ఎవరు లేరు చూసుకునే వాళ్ళు అప్పుడు నేను అమ్మనే ఉన్నాం నేను అమ్మని చాలా బాగా చూసుకునే దాన్ని చెల్లిని కూడా బాగా చూసుకునే ఇంక చెల్లి వయుసుకు వచ్చేసింది నేనింకా పెళ్ళి చేసుకోలేదు ఇంట్లో అమ్మ చెప్పింది నువ్వు పెళ్ళి చేసుకో అమ్మా అని అన్నది నేను చేసుకోనమ్మా ఇప్పుడే చెల్లి పెళ్ళి చేసిన తర్వాతే నేను పెళ్ళి చేసుకుంటాను అని నేను చెప్పాను సరే అమ్మా చెల్లికి సంబంధాలు చూద్దాం ఇంక వయుసుకు వచ్చేసింది అని చెప్పగానే చెల్లికి సంబంధాలు చూసాం అప్పుడు నేను చెల్లి పెళ్ళికి అబ్బాయిలు ఏమి కాదు అబ్బాయి కూడా చాలా మంచివాడు అబ్బాయి అబ్బాయి పేరు దినేష్ వాళ్ళని నేను బాగా చూసుకునేదాన్ని నా చెల్లి పేరు మానస అబ్బాయి పేరు దినేష్ ఇంక వాళ్ళని నేను బాగా చూసుకునేదాన్ని వాళ్ళకి కూడా పెళ్ళి ఫిక్స్ చేశాను పెళ్ళి ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులు ఫోన్ లో మాట్లాడుకున్నారు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళని పెళ్ళి చేద్దాం అనే టైంకి నాదగ్గర డబ్బులు లేవు అప్పుడు దినేష్ నా దగ్గరకు వచ్చి ఈ మనీ ఉన్నాయి నన్ను అక్క అని పిలిచేవాడు అక్క ఈ మనీ ఉన్నాయి తీసుకో మా పెళ్ళి చేసేయ్ తర్వాత నేను నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నాకు ఇచ్చేయి అప్పుడు మేము తీసుకుంటాము అప్పుడు మేము మేము వచ్చి మీ దగ్గర తీసుకుంటాము ఇప్పుడు నువ్వేం ఇబ్బంది పడకు ఓకేనా అని చెప్పాడు దినేష్ సరే అని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని చిట్టి డబ్బులు ఇంక కొన్ని వేసి అప్పుడు చెల్లి పెళ్ళి చేసాం చెల్లి పెళ్ళి బాగా జరిగింది అప్పుడు నాకు ఆనందంగా ఉండే ఇంక అమ్మకు కొద్దీ మిగిలిపోయి అమ్మా అమ్మని బాగా చూసుకోవాలి అమ్మకి మందులు హాస్పిటల్లో చికిత్స చాలా ఇచ్చారు అమ్మకూడా ఆరోగ్యాంగా అయ్యింది తర్వాత నా పెళ్ళి నేను చాలా చాలా చదువుకొని చాలా చూసి తర్వాత నేను డాక్టర్ అయ్యాను హాస్పిటల్ నుంచి ఊళ్ళో ఒక చిన్న క్లినిక్ పెట్టుకున్నాను డాక్టర్ అయ్యాను అప్పుడు నాకు మంచి సంబంధం వచ్చింది అతని పేరు రాకేష్ తను మంచివాడు నను బాగా చూసుకుంటాడని నమ్మకం వచ్చింది తర్వాత నేను పెళ్ళి చేసుకున్నాను అమ్మా బాగుంటుంది చెల్లి బాగుంటుంది నేను బావున్నాను నాకు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది ఈ నిర్ణయం నాకు చాలా మంచిగ అనిపించింది ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మా కుటుంబాలు నిలబడినాయి అప్పుడు నేను చాలా మంచిగా అనిపించింది